హలో నమస్తే అండీ అదే అండీ మీరు లజీజ్ మల్టీ క్యూషన్ రెస్టారంట్ నుంచి మాట్లాడుతున్నారా అదే అండీ మాకు ఆర్డర్ కావాలి అంటే ఫుడ్ ఆర్డర్ కావాలి డోర్ డెలివరీ ఇవ్వాలి చికెన్ మంచురియా అండీ అవునండి చికెన్ మంచురియా కావాలండీ ఫోర్ ప్లేట్స్ కావాలి ఫోర్ మెంబర్స్కి సరే అండీ ఆ ఫోర్ ప్లేట్స్ టూ ప్లేట్స్లో స్పైస్ తగ్గించి వేయండి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు సరే అవునా కొంచం ఫాస్ట్ డెలివరీ కావాలండీ ఎందుకన్నట్లైతే వన్ థర్టీ లోపుల ఇవ్వండి పేషెంట్స్ ఉన్నారు షుగర్ పేషెంట్స్ సో దాని వల్ల లేట్ అవుతుంది కదా మళ్ళీ అడ్రస్ వచ్చి రాములు గుడి స్ట్రీట్ ఆర్కే వీధి డో అవునండీ డోర్ నెంబర్ వచ్చి సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ బార్ టూ సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ అవునండీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆ క్యాష్ ఆన్ డెలివరీ చేసేస్తాం అండీ అవునండీ ఓకే అండీ అవునా ఓకే అండీ డెలివరీ అయితే పర్లేదండీ డెలివరీ ఛార్జెస్ కూడా వేసి ఇస్తాము కానీ కొంచం తొందరగా వచ్చేలాగా చూడండి ఓకే అండీ థ్యాంక్ యూ